నేను బుక్ నుంచి చదివిన ఒక మంచి కోట్ అంటే కోట్ ఏంటంటే జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ సింగిల్ స్టెప్ ఇది నాకు ఎందుకు నచ్చింది అంటే ప్రతీ ఒక్కరికీ పుట్టిన దగ్గిరి నుంచి చనిపోయే వరకూ రకరకాల కోరికలూ గోల్స్ యాంబీషన్స్ అనీ వేరే వేరే పేర్లుతో ఒక గోల్ అంటూ ఉంటుంది ప్రతీ ఒక్కరికీ సో అది ఎంత పెద్దదైనా అది మనకి ఎంత దూరంలో ఉన్నా అది రీచ్ అవడానికి మనం వేసే అడుగు అనేది చిన్నప్పడి నుంచి మొదలు అవుతుంది నా విషయంలో ఏంటంటే నాకు ఒక మంచి ప్రొఫెసర్గా మారాలని ఉంది అందుకోసం నేను నా ఫస్ట్ క్లాస్ నుంచి నేను చదివిందీ ఇంకొకరికీ చెప్పడానికి ట్రై చేస్తాను అంటే నేను ఇంకొకరికి టీచ్ చేసే ఎబిలిటీ అనేది నా ఫస్ట్ క్లాస్ నుంచి ఇన్కల్కేట్ చేసుకోవడానికి ట్రై చేసాను అన్నమాట అలా ఏదైనా ఎంత పెద్ద జర్నీ అయినా ఇక్కడ నుంచీ అమెరికాకి అయినా మనం వేసే ఇంటి బయట నుంచీ ఇంటి మెట్ల దిగి వేసే ఫస్ట్ స్టెప్పే జర్నీకీ ఫౌండేషన్ అవుతుంది సో ఈ కోట్ అనేది నన్ను బాగా ఇన్స్పైర్ చేసింది అందుకే నాకు ఇది సంబంధించిందిగా అనిపిస్తుంది అన్నమాట పర్సనల్లీ ఐ హావ్ కనెక్టెడ్ టూ దిస్ కోట్ అంతే కదా ఎందుకంటే ప్రతీ ఒక్కరికీ ఎన్ని గోల్స్ ఎన్ని యాంబిషన్స్ ఉన్నా డే డ్రీమ్స్ వల్ల జరిగే పని అంటూ ఏమీ ఉండదు సో మనం వేసుకొనే ఫస్ట్ స్టెప్ ఆర్ వాటెవర్ ఇనిషియేటివ్ అనేది మాత్రమే జర్నీ కంప్లీట్ చేయడం కోసం ఉపయోగపడుతుందీ సో ద జర్నీ ఆఫ్ థౌజండ్ మైల్స్ స్టార్ట్స్ ఫ్రమ్ ఏ సింగల్ స్టెప్ అనేది నేను చదివిన మంచి కోట్ అండ్ అది నన్ను బాగా ఇన్స్పైర్ చేసిన కోట్